మన భారతదేశంలో చాలా నృత్య శైలులు ఉన్నాయి అందులో కూచిపూడి కథాకళి భరతనాట్యం అనేది ఉంటాయి ఎక్కువగా ఇందులో ఏంటంటే ఆయా ప్రాంతాలను బట్టి కూడా ఇవి ఉంటూ ఉంటాయి ఇందులో ఫేమస్గా సుధా సుధా చంద్రన్ అనే ఆమె తన కాళ్ళు పోగొట్టుకున్నప్పటికీ ఆర్టిఫిషల్ ఫూట్తో జైపూర్ ఫూట్ అంటారు ఆర్టిఫిషల్ ఫూట్తో తను డ్యాన్స్ అనేది చాలా ప్రతిభావంతంగా ప్రదర్శించడం ఎన్నో అవాడ్స్నందుకోవడం కూడా జరిగింది ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది నిజంగా ఆమె ఒక లేడీ అయ్యుండి అంత అప్పట్లో అంత ధైర్యం చెయ్యటం అనేది చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి ఆమెలో ఉన్నటువంటి కృషి పట్టుదల వలనే ఆమెకి ఈ గౌరవం అనేది లభించిందని నేను నమ్ముతాను అదేవిధంగా భరతనాట్యంలో కూడా చాలామంది కళాకారులనేవి అనేవారు తన ప్రతిభను నిరూపించుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగువారు భరతనాట్యం అనేది ఎక్కువగా నేర్చుకోవటం ప్రదర్శించడం కూడా చేస్తూ ఉంటారు